తెలంగాణలో విద్యారంగంలో పనిచేయటానికి ముఖ్యమైన అవకాశాలు సవాళ్ళు ఏవి ముఖాముఖి సంబంధాలను డిస్టెంట్ చేయడం సహకార అభ్యాసం మహిళల అకడమిక్స్ కోఆర్డినేటర్ ఈ తెలంగాణ వి అనే విద్యారంగంలో పనిచేయడానికి మనకు చాలా అవకాశాలుంటాయి ఆస్ చాలా అవకాశాల్లో మనకి ప్రస్తుతానికి ఉన్నయి ముఖాముఖి సంబంధాలను డిస్కనెక్ట్ చేయడం ముఖాముఖి అంటే ఏంటిదంటే ఒకరి ముందు ఒకరు ఉండి డైరెక్ట్గా ఏం వాళ్ళతో మనము స్ కరెక్ట్గా స్ ఉండి మాట్లాడటం వాళ్ళ మొఖం వైపు మనం చూస్తూ ముఖాముఖిగా మాట్లాడటం సహకార అభ్యాసం అనగా వాళ్ళ అభ్యాసానికి మనం ఎప్పుడూ సహకరింస్తూ ఉండాలి మహిళా అకడమిక్ కోఆర్డియేటర్ ఇలా మనకి ఇప్పుడు ఎన్నో అకాడమిక్లు ఉన్నాయి ఒకప్పుడు ఎలా అంటే బాలలకీ ఉండేది బాలికలకు ఉండేది ఇప్పుడు బాలలు బాలికలు కలిపి కూడా అకాడమిక్లు ఉన్నాయి ఇలా మహిళా అకడమిక్ కోఆర్డినేటర్ ఈ కోఆర్డినేటర్ అన్నది ఏం చేస్తున్నారంటే ఏదైనా ఒక కాల్ ఒక కళాశాలలో ఏమన్నా పెట్టినప్పుడు ఆ కోఆర్డినేటర్ దాని యొక్క బాధ్యత నిర్వహిస్తారు ఆ కోఆర్డినేటర్ మెయిన్గా చేసే మె వాళ్ళ ఒక మెయిన్ ఉద్దేశం ఏంటిదంటే పిల్లల్ని దీంట్లో ఎలా పాల్గొనేలాగా చెయ్యాలి దీని వల్ల వాళ్ళకు వచ్చే లాభాలు ఎలా తెలియచేయాలి వాళ్ళని ఎలా ఉంచాలి అని చెప్పేసి ఇది మహిళా అకడమిక్ కోఆర్డినేటర్ యొక్క మెయిన్ సంగతి దీంట్లో మనకి మహిళా అకడమిక్ కోఆర్డినేటరే చాలా ముఖ్య రంగం ముఖ్యమని అనుకోవాలి ఈ కోఆర్డినేట్ ద్వారానే మనకి ఏంటిదంటే అది ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి మనకొక అవగాహన వస్తుంది కాబట్టి నాకు తెలిసినంత వరకు ఈ విద్యారంగంలో పని చేయడానికి ముఖ్యమైన అవకాశాలలో నేను మొదటిగా చూసుకునేదైతే మహిళ అకడమిక్ కోఆర్డినేటర్ ఒక మహిళకి ఒక మహిళలాగా నేను జూయిందంటే ఒక పదిమంది మహిళలకు సహాయం చేస్తూ వాళ్ళకి కోఆర్డినేటర్ ఉంటూ వాళ్ళకి ఏది చేయాలి ఏది వద్దు అని చెప్పడానికి ఇంకా వాళ్ళకి పా పలానా క్రీడల్లో ఉంటే ఎలా ఉంటుంది మీరు దీంట్లో ఉంటే ఎలా ఉంటుంది ప్రతి దానికి నేనే ముందు అడుగై వాళ్ళకి నేర్పిస్తూ వాళ్ళలో నుంచి నేను నేర్చుకుంటూ అలా చేయడానికి నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది కాబట్టి నా దృష్టిలో మహిళా అకాడమీ కోఆర్డినేటర్ అనేది గొప్ప అవకాశం అనుకోవాలి ఈ తెలంగాణ విద్యారంగంలో ముఖాముఖా సం సందర్భ సంబంధాలను డిస్కనెక్ట్ చేయడము అంటే ఈ ముఖాముఖి సంబంధాలే ఉండాలి ఈ ముఖాముఖి లేకనే మనకి ఇప్పుడు ఏది చక్కగా లేదు కాబట్టి నేను అవకాశానికి ఎప్పుడు కూడా చూడను నాకు కావాల్సింది కేవలం మహిళా అకాడమిక్ కోఆర్డినేటర్ ఒక ముఖ్యమైన అవకాశమే నాకు కావాల్సింది